హలో సార్ నేను కేరళ నుంచి వస్తున్నాను సార్ మీ అంటే ఇక్కడ కొ కొత్తది ఎదో సో వచ్చాను నేను అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఇక్కడ ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అంతే కాకుండా ఇక్కడ లోకల్ ఫెసిలిటీ ఒక లోకల్ ఫెస్టివల్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ కొంచం కొంచం చెప్తారా ఎక్స్ప్లెయిన్ చేస్తారా కేరళ నుంచి వస్తున్నాను కేరళ అవునండి అవునండి అంటే అంటే ఓకే చెప్పండి ఓకే ఓకే సరే అండి ఇప్పుడు దీన్ ఇప్పుడు చిత్తూరులో ఇప్పుడు ఇప్పుడు అంటే లోకల్ ఫెస్టివల్ గురించి గొప్పగా చెప్పుకోవాలని అంటే ఏం చెప్పుకోవచ్చు

అవును అవునా ఓకే గ్రేట్ ఆహా ఓకే ఓకే ఓకే ఆహా

సరే అండి ఓకే అండి ఓహో అండి అంతేగాక ఇప్పుడూ వీటిలో చిత్తూరు ప్లేస్లో వచ్చేసి కల్చురల్ గురించి వాటి గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చండి అవునా అండి ఓకే గ్రేట్ ఓకే ఓకే నండి ఆహా ఓకే అవునండి ఉన్నాయా ఆ ఓహో ఓ ఓహో ఓకే అండి ఓకే ఓకే గ్రేట్ గ్రేట్ అండి ఓహో ఓకే ఓకే అండి తప్పకుండా మేము వస్తామండి ఓకే తప్పకుండా వస్తాము ఓకే సరే అండి ఓకే అండి ఓకే ఓకే అండి ధన్యవా ఓకే అండి ధన్యవాదాలు